మీరు ఎప్పుడైనా ఒక గేమింగ్ సంహానం గేమింగ్ సంహానం లేదా బందుకట్టలో భాగంగా ఉన్నారా ఆ అనుభవం మీకు ఎలా ఉన్నది నేను నేను ఎక్కువ శాతం లూడో మరియు స్నేక్ అండ్ ల్యాడర్ లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటాను ఎలా అంటే స్నేక్ అండ్ ల్యాడర్ లూడో లేదంటే టెంపుల్ రన్ సబ్వే సర్ఫర్స్ అలాంటి ఆడాను నేను చాలా శాతం అవి ఆడాను ఇంకా బార్బీవి వంటలు అలాంటివి నేను చాలా ఆడాను మరియు నాకు చాలా బాగా నచ్చుతాయి అవన్నీ ఎక్కువ శాతం అయితే నేను స్నేక్ అండ్ ల్యాడర్ లూడో మరియు మరియు నేను టెంపుల్ రన్ సబ్వే సర్ఫర్స్ ఆడాను ఎందుకంటే నాకు అవి చాలా బాగా నచ్చాయి వాటిలలో ఉన్న ఎక్స్పీ వాటిలో నాకు చాలా నచ్చుతాయి అందులో వాళ్ళ ఆడే విధానం దూకే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది మరియు నేను ఎక్కువ శా ఎక్కువ శాతం అవి ఆడాను నేను బెట్ నేను బెట్టింగ్ అలాంటివి ఆడలేను ఎప్పుడు ఇంక నేను డబ్బులు పెట్టి ఎప్పుడు ఆడలేదు నేను చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటు వచ్చాను మరియు అవి ఆడుతు ఉన్నాను ఎక్కువ మరియు నేను చిన్న చిన్న గేమ్స్ అవి ఆడాను చాలా శాతం అయితే నేను నాకు అవుట్డోర్ అవుట్డోర్ అయితే నేను చాలా ఆడాను ఎలాంటివి అంటే కబడ్డీ కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరియు చాలా గేమ్స్ ఆడాను ఇండోర్ కన్నా నేను అవుట్డోర్ ఎక్కువ ఆడుతాను ఎందుకంటే నాకు అవుట్డోర్లో చాలా బాగా నచ్చుతుంది ఇంకా నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేసి మరి ఆడుతాను అవుట్డోర్లో ఖోఖో అలాంటివి ఛాలెంజ్ చేసి నేను ఆడుతాను కాబట్టి నేను నాకు తెలుసు నేను గెలుస్తానని ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ప్రతిసారి సపో ప్రతిసారి నా వెన్ నా వెనకాల నువ్వే ఆడు నువ్వే ఆడు అంటారు ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను చాలా బాగా అడుతాను అని ఇంకా వారికి నమ్మకం నేను గెలిపిస్తానని ఎక్కువ శాతం నేను చాలా గేమ్స్ ఆడాను మరియు చాలా కప్స్ అవన్నీ తెచ్చాను సర్టిఫికెట్స్ అవన్నీ నా కాడ ఉన్నాయ్ ఎక్కువ శాతం నేను ఛాలెంజ్ చేసి ఆడాను కానీ నేను డబ్బులు పెట్టి మరియు బెట్టింగ్ అవన్నీ నేనేం ఆడలేదు ఇంకా ఇండోర్లో అయితే నేను చిన్న చిన్న గేమ్స్ ఆడుతాను ఎక్కువ శాతం అయితే అవి కూడా ఆడను ఎందుకంటే నాకు అవుట్డోర్ గేమ్స్ చాలా నచ్చుతాయి ఇండోర్ కన్నా ఎందుకంటే నాకు ఇంట్లో కుదురుగా కూర్చోడం నాకు రాదు ఎందుకంటే నేను ఎక్కువ శాతం అవి ఆడతాను కాబట్టి మరియు నేను ఎక్కువ అంటే ఎక్కువ భయ అవుట్డోర్ ఆడుతాను ఇంకా మా సార్స్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఆడమని అవుట్డోర్లో ఇంక నేను టౌర్నమెంట్స్ వాటికి కూడా వెళ్ళాను ఛాలెంజ్ చేసి ఆడతా నేను ఏదైనా సరే చాలా బాగుంటుంది ఛాలెంజ్ చేసి ఆడితే నాకు చాలా బాగా నచ్చుతాయి మరియు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది ఛాలెంజ్ చేసినప్పుడు మనం గెలవాల్సిందే ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే మనం గెలిస్తే మనం ఛాలెంజ్ చేసి ఆడుతున్నాం కాబట్టి మనం గెలవాల్సిందే లేదంటే మన పరువు మర్యాద అవన్నీ కలిసిపోతాయి మంటలో వాళ్ళు మనలని చులకనగా చూస్తారు ఈమె ఈమె మాటలని గాలికి వదులుతుందని అందుకే నేను ఛాలెంజ్ చేసి ఆడతాను ఏదైనా సరే ఇంకా నేను అందులో గెలిచి తీరుతాను నేను గెలవక గెలవలేని గేమ్స్ అలాంటివి ఏమి లేవు ఇంకా ఎక్కువ శాతం అయితే నేను బెట్టింగ్ అవన్నీ ఆడలేదు ఇండోర్ అయితే నేను ఎక్కువ ఆడను చాలా బాగా అయితే నాకు అవుట్డోర్ కన్నా అవుట్డోర్స్యే ఎక్కువ నచ్చుతుంది ఎందుకంటే నేను ఎ ప్రతి ఒక్క కాంపిటీషన్లో వెళ్ళాను ఆడాను కాబట్టి ఇండోర్ నాకు సబ్వే సర్ఫర్స్ వాటివి వాటి మీద ఎక్కువ నా వాటి మీద ఎక్కువ ఆడతాను నేను వాటిని చాలా చాలా ఆడతాను నేను అంతే మరియు లూడో స్నేక్ అండ్ ల్యాడర్ చాలా నచ్చుతుంది కాబట్టి లూడో స్నేక్ అండ్ ల్యాడర్ ఆడాను ఇంక నేను బెట్టింగ్స్ అవన్నీ ఆడలేదు